ఈ రోజులలో ప్రజలు కోవిడ్ కాలంలో చేసినట్టుగా హెల్త్ ప్రోటోకేర్ ప్రోటోకాల్ను పాటించటం లేదు దానికి కారణం అనేకమైన సమస్యలు ఆ సమస్యలు ఏంటంటే ఆ సమస్యలు చెప్పబోయే ముందు మనం కోవిడ్లో కోవిడ్ సమయంలో ఎన్నో రకాలుగా మనం కొన్ని పాటించటం జరిగింది అవి ఏంటంటే కోవిడ్ సమయంలో మనం చనిపోతాం అనే ఒక భయంతో అనేకమైన వాటి అనేకమైన హెల్త్ కేర్కి సంబంధించిన విషయాలు పాటించటం జరిగింది వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే

బయటకి వెళ్ళకుండా క్వారంటైన్లో ఉంటడం పోషక పోషకాలకు సంబంధించిన ఆహారం తీసుకొనటం దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ను వాడటం ఒకరి దగ్గర అంటే వ్యక్తికి వ్యక్తికి దూరం పాటించటం మరియు వాటికి సంబంధించిన ఇంజక్షన్లను మనం తీసుకోవటం జరిగింది దాని వలన కొంత హెల్త్ కాన్షియస్ని మనం సమ్ పెంచుకోవటం అదే విధంగా హెల్త్ని మరణాన్ని నుంచి కాపాడుకునే విధంగా మనం జాగ్రత్తలు వహించడం జరిగింది కానీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనలో ముఖ్యంగా నిర్లక్ష్యం రావటం జరిగింది దానికి కారణం ఏంటంటే మనం మరణాన్ని నుంచి బయటపడినాం కాబట్టి మనకు ఇక ఆ వైరస్ నుంచి దూరం అయ్యాం కాబట్టి మనం మనం ఎలాగైనా జీవించవచ్చు ఎలా అయినా మనం మన జీవితాన్ని లీడ్ చేయవచ్చు అనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా నిర్లక్ష్యంతో మనం కొనసాగటం జరుగుతుంది దాంటో భాగంగా ఎన్నో సమస్యలు తలెత్తాయి వాటిలో ముఖ్యంగా సరైన పౌష్టిక ఆహారాన్ని మనం తీసుకోకపోవటం వలన ఎన్నో రకమైన సమస్యలు టయానికి భోజనం చేయకపోవటం వలన టయానికి మందులు వేసుకోవటం మందులు వాడటం లేకపోవటం వలన మనకు ఎన్నో హృదయానికి సంబంధించిన సమస్యలు హృదయానికి సంబంధించిన సమస్యలు అంటే హార్ట్ ఎటాక్స్ కానీ లివర్కి సంబంధించిన సమస్యలు కానీ కిడ్నీలకు సంబంధించిన సమస్యలు కానీ శ్వాసకు సంబంధించిన సమస్యలు కానీ ఎన్నో రకాలైన జబ్బులను మనం ఎదుర్కోవడం జరుగుతుంది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కోవిడ్లో వాడిన మెడిసిన్స్ కానీ మరియు ఇంజక్షన్ల వలన కానీ ఇప్పుడు మనుషులు ముఖ్యంగా గుండె జబ్బులను ఎదుర్కోవడం జరుగుతుందని చెప్పి డాక్టర్లు చెప్పటం జరుగుతుంది కాబట్టి మనం ఎన్ని సమస్యలని ఎదుర్కొన్నా మన జీవితాన్ని మన భవిష్యత్తుని కాపాడుకోవటానికి కొన్ని హెల్త్ కేర్ ప్రోటోకాల్స్ని పాటించవలసిన అవసరం ఉంది దాంటో భాగంగా మనం గుండెను పదిలంగా ఉంచుకోవటానికి గుండెకి సంబంధించిన

ఆహారాన్ని గుండె భద్రంగా ఉండటానికి సంబంధించిన కొన్ని ఆహార అలవాట్లను మనం దూరంగా ఉంచుకోవటం దానిలో ముఖ్యంగా నాన్ వెజ్కి సంబంధించిన ఆహారాన్ని పుచ్చుకోకపోవటం వయసుకు సంబంధించిన వ్యాయామాలు చేయటం మరియు ప్రతిరోజు టైమ్ టు టైమ్ భోం చేయటం చేయటం ఆహారం తీసుకోవటం మరియు అదే విధంగా మనకు ఏ డిసీస్ ఎటాక్ అవుతుందో ప్రతి ఆరు నెలలకి ఒకసారి మనం చెక్ చేయించుకోవటం హెల్త్ చెకప్పులు చేయించుకోవటం దానిలో భాగంగా ఆ హెల్త్ చెక చెక్అప్లో ఏదైనా మనకు సమస్యలు తలెత్తినప్పుడు దానికి సంబంధించిన మందులను ప్రైమరీ స్టేజీలో వాడుకొంటు మనకు ఉన్న డిసీస్ని దూరం చేసుకోవటం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మనం తక్కువ వయసులో మనం మన యొక్క ప్రాణాన్ని అనవసరంగా కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ హెల్త్ కేర్ ప్రోటోకాల్ని పాటించటం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం తీసుకోవాలి మనం తీసుకోవటమే కాకుండా సమాజంలో ప్రతి వ్యక్తికి అవగన అవగాహనను కల్పించే విధంగా మనం ప్రయత్నం చేయాలి దానిలో భాగంగా ఎంతో మంది చేత ఎంతో మంది చేత మన ఊరిలో ఉన్న కొంతమంది చేత ఈ విషయాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా మనం చేయటం మన సమాజంలో ఒక వ్యక్తిగా మన యొక్క బాధ్యత కాబట్టి సమస్యలు తలెత్తవచ్చు కానీ సమస్యలను పరిష్కరించే మార్గాలు అనేకం ఉంటాయి వాటిని మనం పాటించినప్పుడు మన జీవితం సమస్యలు అన్నీ తొలగిపోయి మనం సమాజంలో ఎక్కువ కాలం బతకటానికి మనకు అవకాశం వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిరోజు ఒక జీవితంలో ఒక భాగంగా పాటించినప్పుడు మాత్రమే మనం ఈ సమస్యల నుంచి బయటపడగలమని ఈ విధంగా చెప్పటం జరుగుతుంది అంతేనా